నమస్కారం మా ప్రాంతంలోనే కాదు రకరకాల ప్రాంతాల్లో టెక్నాలజీ అనేది విద్యపై చాలా ప్రభావం చూపిస్తూ ఉంది ఈ ప్రభావం మంచిగాను మరియు చెడుగాను ఉంది సాంకేతిక అభివృద్ధి చెందడం వలన పాఠశాలలు బోధనల్లో ఈ సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకుంటున్నాయి మరికొన్ని పాఠశాలలు పల్లెటూర్లలో ఉండడం వలన ఈ సాంకేతిక అభివృద్ధి గురించి వారికి అవగాహన లేకపోవడం వలన వాళ్ళు పాఠాలు బోధించే సమయంలో ఈ అభివృద్ధిని ఉపయోగించుకోలేకపోతున్నారు ఈ సాంకేతిక అభివృద్ధిని పాఠాల బోధనల్లో ఉపయోగించడం వల వలన పిల్లలకు వారు పుస్తకాల్లో ఉన్న చిత్రములే కాకుండా ఈ సాంకేతిక అభివృద్ధి ద్వారా వారికి కళ్ళకు కట్టినట్టు ఆ దృశ్యాలను ప్రదర్శించగలరు మానిటర్ల ద్వారా పిల్లలందరికీ ఆయా దృశ్యాలను కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించగలరు సాంకేతిక అభివృద్ధి అన్నది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్నది దాని గురించి దాని యొక్క విలువ గురించి దాన్ని ఎలా వాడాలి అన్న దాని గురించి అందరికీ తెలియదు దీని గురించి అన్ని పాఠశాలలకు దూరపు ప్రాంతాల్లో మరియు మరుగునపడ్డ ఊర్లలో ఉన్న పాఠశాలలకు కూడా తెలియజేయడం వలన ఈ సాంకేతిక అభివృద్ధిని మంచిగా ఉపయోగించి పిల్లలకు మంచి బోధనను అందించవచ్చు ధన్యవాదములు